శ్రీ సాయి హాస్పిటలా అండి డాక్ట డాక్టర్ ఉన్నారా ఇవాళ మా పాపని తీసుకొద్దాం అనుకుంటున్నాం టూ ఇయర్స్ పాపకి ఓకే అండి వస్తాం

ఓకే అండి ఓకే అండి వస్తున్నాం థర్టీ మినిట్స్లో ఉంటామండి

మా పాపకి ఇప్పుడు వస్తున్నామండి అయితే తను ఫుడ్డు తీసుకోదు ఏం తినదు ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి తను ఫ్రూట్స్ తినదండి ఫ్రూట్స్ తినదు రైస్ తినదు మిల్క్ తాగదు సిరప్స్ కూడా తీసుకోదండి పాప ఓకే అండి

ఓకే అండి ఓకే అండి